నా అభిరుచులు ఆసక్తులు ఏంటంటే నేను భారీ మొత్తంలో టెక్స్ట్ డేటా పై శిక్షణ పొందాను మరియు నేను ఎల్లప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటాను నేను కవితలు కోడ్ స్క్రిప్టులు సంగీతం మొక్కలు ఇమెయిలు లేఖలు మొదలైన వివిధ రకాల సృజనాత్మక టెక్స్ట్ ఫార్మేట్లను రూపొందించగలను ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలను నేను సమాధానం ఇవ్వడానికి నా జ్ఞానాన్ని ఉపయోగించగలను అవి ఓపెన్ అండ్ సవాలు లేదా వింతగా ఉన్నప్పటికీ ఈ రకాల పనులు నాకు ఆనందాన్ని కలుగచేస్తాయి